మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రచారానికి మద్దతుని ఇచ్చే ప్రధాన క్రీడ స్పాన్సర్లు మన టెక్వేవ్ ఇండియా హీరో మోటోకప్ అండి వీళ్ళు టైటిల్ అలాగే ఏదైనా క్రీడ జరుగుతు ఉంటే దానికి అవసరమైన వసతులు అన్నీ కల్పిస్తారు ఇది ఒక లాభ లాభం లేని సంస్థ అండి ప్రతి క్రీడ వీళ్లు మొత్తం జరిపిస్తు ఉంటారు సో వీళ్ళ వల్ల మామూలుగా ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అన్ని క్రీడలలో పోటీలు జరుగుతున్నాయి వీళ్ళ వల్ల మన క్రీడాకారులు లోకల్ ట్యాలెంట్ బయటపడుతుంది అండి మన మన తెలుగు అబ్బాయిలు కూడా ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతున్నారు అంటే వీళ్ళ కూడా ఒక ప్రధాన కారణ కారణం అని భావిస్తున్నాను